నర్సరీయేనా అండి మాట్లాడేది అంటే మాకు కొన్ని పూల చెట్లు కావాలండి అందుకనే మీకు కాల్ చేశాము అంటే చాలా రకాల పువ్వులు కావాలండి మీ దగ్గర ఎలా ఎన్ని రకాలు ఉన్నాయండి అంటే గులాబీ లిల్లీ అలాంటివి కావాలండి మేము ఒక ఫంక్షన్ చేస్తున్నామండి ఆ ఫంక్షన్కి సరిపోయే అన్ని ఫ్లవర్స్ కావాలి ఓకే అండి కాస్ట్ ఎంత పడుతుందండి అంటే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అండి అందులో మాకు చాలా కావాలండి తప్పకుండా అండి మా మా ఫ్రెండ్ మీ నెంబర్ ఇచ్చిందండి మిమ్మల్ని మీతో ఒకసారి మాట్లాడమని అందుకని మీ దగ్గర తీసుకుందామని మీకు కాల్ చేశాను అవునండి లొకేషన్ ఎక్కడండి అది భద్రాచలం అండి కొంచెం అడ్రస్ చెప్తారా అండి ఆ చేయండి ఆ ఇదేనండి దీనికి షేర్ చేయండి లొకేషన్ ఓకే అండి థ్యాంక్స్ అండి